బాగున్నానమ్మ మా ఊర్లో ఇప్పుడు టోర్నమెంట్లాగా కొంచెం గేమ్స్ పండుగలు వస్తున్నాయి కదా ఈ విధంగా ఇప్పుడు పండుగలు అవి జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు కబడ్డీ పోటీలు అవి పెడుతూ ఉంటారు మా పిల్లకాయలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు ఏమైనా దాంట్లోకి మీ పిల్లకాయలు కానీ మీ ఇంటాయన కానీ వస్తారా పార్టిసిపేట్ చేస్తారా కబడ్డీలో కబడ్డీ అంటే తొమ్మిది మంది ఉంటారు బయట ఎక్కువ మూడు మంది ఉంటారు దాని లోపల ఏడు మంది ఉంటారు కబడ్డీ ఆరు లేదా ఏడు మంది ఉన్నప్పుడు కొంచెం బాక్స్ లాగా వేసి దాని లోపల ఆడుతూ ఉంటారు వెళ్ళి ఆ డెడ్లైన్ తాకినప్పుడు ఒక పాయింట్ వస్తుంది అలా కాకపోతే మళ్ళీ ఎవరూ లేనప్పుడు డూ ఆర్ డై అనేసి ఒక రెండు పాయింట్లు వస్తూ ఉంటుంది కబడ్డీ ఆడటం వల్ల పండుగలు వచ్చినప్పుడు మన ఇంటి కాడే ఎక్కడైతే కొంచెం గ్రౌండ్లాగా ఖాళీగా ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ ఎస్ఆర్ఎస్ కాలేజీలో కానీ మన ఇంటి ముందు గ్రౌండ్లాగా ఉంటే అక్కడ పెడతారు ఇక పండగలు వస్తూ ఉంటుంది కదా ఆడ కూడా పెడుతూ ఉంటారు మా పిల్లలు కూడా మాకు తెలిసినోళ్ళు కూడా వెళ్ళి క్లబ్బులో మీకు ఏం వచ్చో డబ్బులు కావాలన్నా డబ్బులు కప్పులు కావాలంటే కప్పులు మనకేం కావాలన్నా కూడా తీసుకొచ్చి ఉన్నారు మీరు కూడా కావాలంటే దాని గురించి నేను మీకు డిటైల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు రావాలంటే రావచ్చు ఆడొచ్చు రావాలంటే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా నేను కబడ్డీ ఆడటం వల్ల ఏం తెలియని వాళ్ళు వస్తే కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఆడిపించి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ఎలా ఆడాలి ఏది అనేసి మేము నేర్పిస్తాము అదంతా ఏం ప్రాబ్లం అంతా ఏం లేదు తెలియని వాళ్ళు వస్తే కూడా మేము ముందర ఉండి నే నేర్పిస్తాము కబడ్డీ పోటీలైతే ఒక మార్నింగ్ అయితే నైన్ థర్టీ టెన్కు అలా స్టార్ట్ చేసేస్తాము మళ్ళీ ఒక థర్టీన్ మినిట్స్ లే లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆడతాం సరే